నేను మా ఊరిలో ఉన్న బట్టల షాప్కి బెడ్ షీట్లు కొందామని వెళ్ళాను ఆ షాపుకి వెళ్ళాక ఒక వ్యక్తిని పిలిచి నాకు బెడ్ షీట్లు చూపించమని అడిగాను ఆ వ్యక్తి ఓకే మ్యాడం అని లోపలి వెళ్ళి నాకు రకరకాల బెడ్ షీట్లు తీసుకొచ్చి చూపించాడు దానిలో నాకు నాలుగు బెడ్ షీట్లు బాగా నచ్చాయి ఎందుకంటే వాటి క్వాలిటీ కలరు నాకు బాగా నచ్చాయి వెంటనే వాటి ధరలు నేను అడిగాను ఆ వ్యక్తి నాకు రకరకాల ధరలు చెప్పాడు దానిలో నాకు నచ్చిన ధరకు నేను వాటిని కొన్నాను ఇంటికి తీసుకొచ్చాక మా అత్తగారికి చూపించాను మా అత్తగారు చాలా బాగున్నాయి అన్నారు మా ఆయనగారు కూడా చాలా బాగున్నాయి అన్నారు నాకు చాలా బాగా నచ్చాయి ఎందుకంటే వాటి క్వాలిటీ చాలా బాగున్నాయి వెంటనే వాటిని తీసి పరుపు మీద వేసాను వాటి వలన పరుపు ఇల్లు చాలా అందంగా కనిపించింది ఇంటి పక్కన వాళ్ళు ఎదురింటి వాళ్ళు వచ్చి చూసారు బెడ్ షీట్లు ఎక్కడ కొన్నారు చాలా బాగున్నాయి అన్నారు నేను వారికి షాప్ పేరు చెప్పాను నాలుగు రోజుల తరువాత దాన్ని ఉతుకుదామని నాన బెట్టాను చూసి గంట తరువాత కలరు దిగిపోయింది క్వాలిటీ కూడా తగ్గింది వెంటనే మిగతా బెడ్ షీట్లు కూడా అలాగే ఉన్నాయేమో అని చూసాను వాటిలో రెండు బెడ్ షీట్లు బగున్నాయి రెండు బెడ్ షీట్లు క్వాలిటీ తగ్గినాయి మా అత్త గారు చూసారు నన్ను బాగా తిట్టారు నాకు చాలా బాధగా అనిపించింది నేను షాప్ యజమానితో ఈ విషయాన్ని చెప్పాను క్వాలిటీ లేని బెడ్ షీట్లు ఇచ్చారని అడిగాను ఆ వ్యక్తి అలాక్కాదమ్మా అన్నారు లేదండి క్వాలిటీ తగ్గినాయి క్వాలిటీ బాగాలేదు అని చెప్పి ఆ వ్యక్తికి ఆ బెడ్ షీట్లు ఇచ్చేసి తిరిగి వచ్చేసాను